హలో నమస్తే అండి ఎస్ మ్యామ్ మీ అమ్మాయిది ప్రోగ్రస్ ఎఫ్ఏ వన్ ప్రోగ్రస్ రిపోర్ట్ వచ్చింది మేడం హలో మీ పాపది ఎఫ్ఏ వన్ ఎగ్జామినేషన్స్ అయినాయి కదా మేడం మా స్కూల్లో సో మార్క్స్ మెమొరాన్డం గురించి మాట్లాడుదామని కాల్ చేసాను మేడం అదే పాప బాగా రాసింది కానీ మేడం కొంచెం మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉంది ఓకే మ్యామ్

ఓకే మ్యామ్ మ్యాథ్స్ అంటే భయం అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి యాక్టివిటీ రూపంలో మ్యాథ్స్ అనేది నేర్పిస్తాం మేడం మా దగ్గర అయితే కానీ నేర్చుకుంటుంది గానీ కొంచెం అందులో ఏంటంటే ఐక్యూ లెవెల్స్ అందరికి ఒకలాగా ఉండవు కదా మేడం ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటాయి ఐక్యూ లెవెల్సు దాన్నిబట్టి పాప ఇప్పుడు థర్డ్ క్లాస్ కాబట్టి మెల్లగా గ్రోత్ పెరుగుతుంది మేడం కంగారు పడనవసరం లేదు కాకపోతే ఏంటంటే మిగతా అన్ని సబ్జెక్టులు కంటే కొంచెం మాథ్స్ కొంచెం వీక్గా ఉంది మేమైతే స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం అండి అంటే ఒక పేరెంట్గా మేము యాక్చువల్గా ఇన్ఫాం చేయాలి కదా మీకు సో దాన్ ఓకే అండి అయితే మీరు కూడా ఒక టీచర్గా కాకుండా ఒక పేరెంటుగా కూర్చోని ఆ అమ్మాయికి క్యాలికులేషన్స్ అని ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఏ విధంగా చేయాలో కొంచెం ఆ అమ్మాయికి నేర్పిస్తే తను ఈజీగా క్యాలికులేట్ చేయడానికి అవుతుంది మేడం ఎందుకంటే ఇప్పుడు బేసిక్స్ కదా మేడం ఈ బేసిక్స్ అనేవి రాకపోతే హైయర్ క్లాస్కి వేళ్ళేటప్పటికి కొంచెం ఇబ్బంది పడిపోతుంది సో దాని వల్ల మీరు ఏమి చేస్తారంటే ఇంటి దగ్గర ఏమన్న మేజర్ మెంట్స్ కానీ ఇవీ మ్యాచ్బాక్స్ స్టిక్స్ ఉంటాయి కదా మేడం దాన్ని యాడ్ చేయడం అనీ దాన్ని సుబ్ట్రాక్ట్ చేయడం అనీ మల్టీప్లే ఎలా చేయాలి అనేది ఇలాంటివి కొంచెం నేర్పించండి మేడం మెయిన్ మెయిన్ రీసన్ ఏంటంటే మ్యాథ్స్లో కొంచెం టేబుల్స్ అనేవి ఎక్కువ రావాలి మేడం టేబుల్స్ ఎక్కువ నేర్చుకుంటే కనుక ఈజీగా ఉంటుంది మనం అది లైఫ్ అనుకోవాలి ఇంకా టేబుల్సు అయితే పాప అన్నీ ట్వంటీ స్టెప్స్ చదవలేదు కాబట్టి వన్ టూ ఫైవ్ స్టెప్స్ వన్ డే నేర్పించారనుకోండి మేడం అది ఓరల్గా నేర్పిస్తే తను ఈజీగా మోటివేట్ అవుతుంది నెక్స్ట్ డే మళ్ళీ ఫైవ్ టు టెన్ వరకు నేర్పిస్తే తను ఈజీగా నేర్చుకుంటుంది అంటే ఒకేసారి నేర్పించడం వల్ల మాథ్స్ అంటే భయం నాకు రాదు అనే ఫీలింగ్తో ఉంటారు మేడమ్ సో మీరు కూడా ఇంటి దగ్గర స్పెషల్ కేర్ తీసుకోండి మేము కూడా స్కూల్లో ఇంకా ఎక్కువ స్పెషల్ కేర్ తీసుకుంటాము మ్యామ్ మ్యామ్ మీకు పాసిబుల్ అయితే కనుక ఈవినింగ్ స్టడీ క్లాసెస్కి ఉంచగలుగుతారా అంటే యాక్చువల్గా అయితే ట్రాన్స్పోర్ట్ అయితే మేము అలో చేయం మీరే వచ్చి పాపని పికప్ చేసుకోవాలి మేడం ఓకే మ్యామ్ అంటే మేము ఇలా కొంచెం స్లోగా ఉన్న వాళ్ళు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ బట్టి మేము టీచర్స్ని అలాంగ్ అసైన్ చేసి వాళ్ళకి స్పెషల్ క్లాస్ చెప్పించడం స్టార్ట్ జరుగుతుంది మేడం వీళ్ళు ఇలా ఈ రోజు స్పెషల్ క్లాస్ చెప్పడం వల్ల ఏంటంటే హైయర్ క్లాస్కి వచ్చేటప్పటికి కొంచెం వాళ్ళకి ప్రతి సబ్జెక్టు కూడా ఈజీగా మోటివేట్ చేయడానికి ఉంటుంది మ్యామ్ ఒకసారి ఒకసారి మీరు కూడా ఒకసారి పర్సనల్గా స్కూల్కు వచ్చి మేడం ఒకసారి మీ పాప ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటు ఉండండి మేడం నెక్స్ట్ ఏమో ఎస్ఐటి ఎగ్జామినేషన్కి కొంచెం మార్క్స్ పెరిగేలాగా కొంచెం మీరు కూడా స్పెషల్ కేర్ తీసుకోండి ఎందుకంటే మేము కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాం మేడం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్